హలో చెప్పండి మ్యాడమ్ హలో అవునండీ ఇప్పుడు ప్రజెంటూ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్స్ బాగా అభివృద్ది చెందాయండి హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయో అలాగ ఇప్పుడు మన హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లు కూడా చాలా మంది యూస్ చేసుకుంటున్నారు మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా రీచ్ అయ్యే విధంగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది టెక్నాలజీని బాగా అభివృద్ది చెందింది సార్ మా ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదే కాదు డెవలపడ్ ఏరియా నా నా ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా డెవలపింగ్గా బాగుంది ఎయిర్పోర్ట్ ఇంకా బాగా అభివృద్ది చేశారు అందుకని ఇప్పుడు ఏంటంటే ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో చాలా స్పెషాలటీస్ కూడా చాల టికెట్లో కాని ఇది రిసీవింగ్లో కాని చాలా బాగా అభివృద్ది జరిగింది టికెట్ బుకింగ్స్ కాని దానికి టెక్నాలజీని బాగా అభివృద్ది చెందాలని నా ఫీలింగ్ బాగా ఇంక మీరేమంటారు ఇలాగ అంటే ఇప్పుడు హైదరాబాద్ అంటే డెవలపడ్ ఏరియా అక్కడ యూసెజ్ ఎక్కువుగా ఉంటుంది ఇక్కడ అంటే తక్కువ మంది ఉపయోగిస్తారు కదా ఎయిర్పోర్ట్ని ఇప్పుడు ఇప్పుడూ ఇప్పుడు ఇప్పుడు మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఏంటంటే ఇప్పుడు మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యూసెజ్ అదే ఉపయోగాలను పెంచి ఇప్పుడు బాగా టెక్నికల్గా గాని ఈ పరంగా గాని చాలా అభివృద్ది చెంది ఇప్పుడు అందరు ఇష్టపడుతున్నారు అవును ఈ పరంగా కూడా కొద్దిగా ఈ పరంగా కూడా టెక్నాలజీ అభివృద్ది చెందించాలని అంటున్నారా సరే అండి మీ అభిప్రాయాన్ని నేను ఒప్పుకుంటున్నాను అవునండి ఇంకా అనేక రకాలుగా అభివృద్ది చెందాలి అని మీరు అనుకుంటున్నారు నాకర్థమయ్యింది ఈ పరంగా ఆలోచిద్దాము టెక్నికల్ పరంగా అన్నిటి పరంగా ఆలోచిద్దాము సరేనండి మీ యొక్క వాదన బాగుంది ఉంటున్నా ఉంటా సరేనండి